నేను ఎక్కువగా అడవులకు అడవుల చుట్టూ తిరిగే దాన్ని ఎందుకంటే అడవిలో ప్రకృతి అనేది చాలా మంచిగ ఉంటుంది ఎన్నో రకాల పక్షులు ఉంటాయి ఎన్నో రకాల జంతువులు ఉంటాయి ఆ పక్షులల్లోని ఈ కోకిలలు కు కు అనడం నెమలిలలు పించమిచ్చి పించము విప్పి నాట్యం చేయడం రామచిలుకలు ఇలాంటివి వేరే వేరే అన్ని పక్షులను చూస్తే నాకు చాలా ఆనందంగా అనిపించి అంతే కాకుండా క్రూరమైన జంతువులు కూడా ఉండేటివి ఆ క్రూరమైన జంతువుల నుంచి చాలా తెలివిగా తప్పించుకునే దాన్ని అంతే కాకుండా కొండల అడవుల మధ్యలోకి వెళ్తే కొండలనుండి వెళ్ళే వాటర్ ఫాల్స్ అనేటివి జలపాతాలు అనేటివి ఎంత అద్భుతంగా ఉంటాయో మనం కొండ దగ్గరికి కిందికి వెళ్ళినప్పుడు కొండల నుంచి జాలు వారే జలపాతాలు చాలా అందంగా ఉంటాయి ఆ ఒక్క మనం కింద నిలిచునప్పుడు ఆ జాలు వారే జలపాతాలు ఆ ఒక్క చుక్క మన మీద పడ్డప్పుడు మనకు ఆ తెలియని అనుభూతే వేరే విధంగా ఉంటుంది అంతే కాకుండా వర్షాకాలం వర్షాకాలం చలికాలంలో అడవులలకు వెళితే చూడ్డానికి పర్యాటక పదంగా చాలా అందంగా ఉంటాయి ప్రకృతి చాలా అందంగా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది ఎందుకంటే చుట్టూ పచ్చగా ఆ చెట్లు మళ్ళీ అడవుల్లో తేనె తినడానికి పండ్లు ఫ్రెష్ పండ్లు ఆ విధంగా లభిస్తాయి జలపాతాల దగ్గర మేము పండ్లను కడుక్కుని తినుకుంటూ మళ్ళీ కాలువల నుండి వచ్చే చేపలలను కాల్చుకుంటూ తినేవాళ్ళం సేమ్ ఆదిమానవుని జీవితం ఎలా ఉంటుందో అలా మేము ఒక పది రోజులు ట్రిప్ వేసుకుని మేము అలా అనుభవించాము ఎక్కవ నాకు నచ్చేది అయితే జారువాలే కొండలు మళ్ళీ ఇంకా కొన్ని కొండల నుంచి వెళ్ళీ మేము జారీ బండ జారే వాళ్ళం ఇంకా కొన్ని జలపాతాలు అయితే చాలా అందంగా ఉండేటివి ఒక కొండపైన మూడు మూడు రకాల జలపాతాలు పారేటివి ఒక ఒకటి నుంచి వెళ్ళి ఒక పాయ ఇంకో నుండి ఇంకొ పాయ ఇంకో నుండి ఇంకో పాయ అలా మూడుపాయలు కలిపి లాస్ట్కు ఒక పిల్ల కాలువ ద్వారా వెళ్ళడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది